చెప్పండండీ గుడ్ మార్నింగ్ అండీ ఉండయండీ గవర్నమెంట్ స్కీమ్స్ ఈ ఈ స్కీమ్స్ ద్వారా మీకు అమౌంట్ అనేది లోన్ ద్వారా మేము శాంక్షన్ చేస్తాము ఈ స్కీమ్స్ వచ్చిన తర్వాత ఇంటరెస్ట్ అనేది కూడా చాలా తగ్గుతుందండీ ఇలా ప బిజినెస్ స్టార్ట్అప్ బిజినెస్ కోసం చాలా హెల్ప్ ఫుల్గా ఉంటున్నాయి ఈ స్కీమ్స్ అనేవి మీకు ఇంటరెస్టింగ్గా ఉంటే ఈ స్కీమ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు మెయిన్లీ వీటిని బిజినెస్ స్టార్ట్ ఇంటెరెస్టా ఇంటరెస్ట్ తక్కువే ఉండుద్దండీ ఓ నైన్టీ పైసా అలా పడుతుంది హండ్రెడ్కి అంటే ఈ స్కీమ్స్ని యూజ్ చేసుకుని ఏమన్నా బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి అంటే చేసుకోవచ్చు ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్స్ ఒక టెన్ టూ ట్వంటీ డేస్లో లోన్ అనేది శాంక్షన్ అవుతుందండీ అయ్యుద్దండి ఉమెన్స్ కోసం మెయిన్లీ పెట్టారు ఈ స్కీమ్స్ అనేవి బిజినెస్లు స్టార్ట్ చేయడానికి అలా

ఈ స్కీమ్స్ని యూజ్ చేసుకుని మీకు లోన్ అనేది అమౌంట్ మీ బ్యాంకు అకౌంట్లో వేస్తారు వీటికి బ్యాంకు అకౌంట్ పాన్ కార్డు జీరాక్స్ ఆధార్ జీరాక్స్ మీ ఫొటోస్ రెండు అంటే మీ వైఫ్ ఫొటోస్ ఈ డీటెయిల్స్ ఉంటే సరిపోయిద్దండీ

వెరిఫికేషన్కి వస్తామండీ వెరిఫికేషన్కి వచ్చి మీరు ఏ బిజినెస్ పెడతన్నారో చూసి మొత్తం అన్నీ ఓకే అనుకుంటే అప్పుడు లోన్ శాంక్షన్ చేస్తామండీ ఒక టెన్ టు ట్వంటీ డేస్లో లోన్ అనేది శాంక్షన్ అయిపోయిద్ది ఇప్పుడు సూరిటీ పేపర్స్ ఏమన్నాపెట్టాలండీ అంటే పొలం కాగితాలు మీ పేపర్స్ అలాంటివి ఉంటే వాటిని బేస్ చేసుకుని లోన్ అనేది శాంక్షన్ చేస్తాం గవర్నమెంట్ స్కీమ్స్ని యూజ్ చేసుకుని ఓకే అండీ రేపు కలవండి జీరాక్స్లు అవీ తీసుకొచ్చి